నాకు గనుక అవకాశం ఇస్తే రైతులకు కార్మికులకు సహాయం చేయడానికి ఎంతో ఆనందంగా వారికి సహాయం చేయడానికి నేను ముందుకు వస్తాను ముందుగా రైతు అంటే వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి ఆహారం లేదా ముడి పదార్థాల కోసం జీవులను పెంచడం సాధారణంగా పొలంలో పంటల తోటలు ద్రాక్ష తోటలు లేదా ఇతర పశువుల పెంపకం యొక్క కొంత కలయికను చేసే వ్యక్తులను వర్తిస్తుంది రైతులల్లో సన్నకారు చిన్న రైతు మధ్య తరగతి పెద్ద రైతు ఇలా ఉంటారు వారికి కావలసిన పెట్టుబడులను సరైన రీతిలో డబ్బులు అందక ఎంతో మంది రైతులు తన ప్రాణాలను కోల్పోతున్నారు వారు వేసిన పంటలో పంటలో నష్టం కలిగితే వారు తట్టుకోలేక వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు కావునా వారికి కావాలసిన పెట్టుబడి సరైన డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు వారికి కావలసిన డబ్బును మరియు సకాలంలో అందించుటలో ఎన్నో పథకాలు మరియు విద్యుత్తు కొరతను కూడా తగ్గించేందుకు నేను ఎంతగానో కృషి చేస్తాను వారికి విద్యుత్ కొరత లేకుండా సకాలంలో నీరు మరియు విద్యుత్ ఉండేలాగా నేను వారికి సహాయం చేస్తాను అదే విధంగా నీరు కరెంటు ఎప్పుడు ఉండటం వల్ల పొలాలు పచ్చగా ఉంటాయి పెట్టుబడి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించడం వల్ల వారికి లాభాలు వస్తాయి అదేవిధంగా కార్మికుడు అంటే నైపుణ్యం కలిగిన వ్యక్తి మాన్యువల్ లేబర్ మరియు వివిధ రంగాల్లో కార్మికుడు లేని చోటు లేదు నిర్మాణం మరియు ఫ్యాక్టరీ వాటిలో కార్మికుడు ఒక ప్రత్యేకమైన పాత్ర వహిస్తాడు కార్మికులు వేతన సంపాదించే శ్రామిక వర్గంలో ఉన్నారు ఇందులో వారు గణనీయమైన భౌతిక విలువ మరియు వారి శ్రమ మాత్రమే కార్మికులను నియమించే పరిశ్రమంలో రోడ్లు వేయటం భవనాలు వంతెనలు సొరంగాలు పైప్లైన్లు ఇండస్ట్రియల్ మరియు రైల్వే ట్రాక్లు వంటి నిర్మాణ వస్తువులు ఉన్నాయి వారికి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి అవి జరగకుండా జాగ్రత్త పడటం మరియు వారికి వేతనాలు పెంచడం బాల కార్మికులు లేకుండా నేను ఎంతగానో కృషి చేస్తాను ఈరోజుల్లో సరైన తిండి లేక మధ్య తరగతి కుటుంబాలు పిల్లలు చిన్న పిల్లలు అప్పుడే చదువుకోకుండా ఇలాగా పనులకు వెళ్ళటం వల్ల బాల కార్మికుల ఏర్పడుతున్నారు అలాంటివి లేకుండా వారికి సరైన రీతిలో చదువును చెప్పి మంచి ఉత్తీర్ణులు అయ్యి మంచి ఉద్యోగాలు సంపాదించే పిల్లలుగా నేను ఎంతగానో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్మికుల అంటే మనకి గుర్తొచ్చే రోజు మే డే మే డే అనేది కార్మికుల రోజు చేనేత కార్మికులు వేతనాలు మారాలని బ్రతు వారి బ్రతుకులు మారాలని కోరుకుంటున్నాను వలస కార్మికులకి అండగా ఉంటాను వారికి కావలసిన వసతులు చూస్తాను వారికి భరోసాగా కొంత వేతన వేతనాన్ని ఏడాదికి ఒకసారి పెంచాలని నేను ఎంతగానో ఇష్ట ఆశపడుతున్నాను